హలో అవునండి అక్కడ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను చెప్పండి ఉన్నాయి ఏ క్లాస్ అండి ఉన్నాయండి థర్టీ థౌజండ్ అండి ఫస్ట్ మీరొచ్చి మాట్లాడండి చెప్తాము మేము ఉంటాయండి స్పోర్ట్సు అలాంటి డాన్స్ క్లాసెస్సు వాళ్ళకి కల్చర్ యాక్టివిటీస్ అన్నీ మేము నేర్పిస్తామండి మాకు వ్యాన్ ఫెసిలిటీ కూడా ఉందండి చిన్న పిల్లలకి విడిగా ఉంది విడిగా ఉంది పెద్ద పిల్లలకి విడిగా ఉంటుందండి మా దగ్గర స్టడీ అంతా బాగుంటుందండి మా దగ్గర ఒకసారి మీరొచ్చి మాకు ఎలా ఉంటుందో చూడండి మా దగ్గర మా స్కూల్ని

చూడండి చూడండి తరువాత బాగుంటుంది మీకు నచ్చుతుంది జాయిన్ చేస్తారు అప్పుడు ఫీజు గురించి మాట్లాడుదాము తగ్గిస్తాము అంటే ఫస్ట్ మీరొచ్చి చూడాలి కదా స్కూలు వాతావరణం ఎలా ఉంది అనేది రండి ఒక్కరేనా స్టూడెంట్ అంటే పిల్లలు మీ ఇంట్లో ఉండేది ఒక్కరేనా ఇద్దరు ఇంకొక అంటే బాబా పాపనా ఏ క్లాసు

అంటే మా దగ్గరే జాయిన్ చేస్తారా ఇంకొక పాపని ఓకేనండి బాగుంటుందండి మా స్కూలు అంతా సూపర్గా ఉంటుంది అందుకే కదండి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే తెలీదా అండి మీకు ఎలా ఉంటుందో

బాగుంటుందండి స్టడీస్ అంతా బాగుంటాయి చిన్నపిల్లలకి కల్చర్ యాక్టివిటీసు అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కటి ఉంటాయండి డేకి ఒక్కొక్కటి ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి ఒకొక్క రోజు ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటాము

ఇంకేమైనా డౌట్స్ ఉంటే మార్నింగ్ వచ్చి మాట్లాడండి చెప్తాము మేము అలాగేనండి అలాగేనండి